హలో నమస్తే అండి చెప్పండీ అవునండి వెజిటల్ మార్కెటే చెప్పండి మీకేమేం వెజిటబుల్స్ కావాలి ఎ ఓకే ఓకే ఇప్పుడు ఈరోజు ఫ్రెష్గా క్యాబేజ్ వచ్చిందండి మళ్ళీ కాలి ఫ్లవర్ కూడా ఉంది అది కూడా వేయమంటారా కాలి ఫ్లవర్ ఒక ఓకే వంకాయలు బాగుంన్నాయి తీసుకుంటారా క్యాప్సికమ్ ఉందండి ఎన్ని ఎన్ని కేజెస్ కావాలండి హాఫ్ కేజీనా వన్ కేజీనా ఓకే అండీ ఒకసారి ఆర్డర్ కన్ఫార్మ్ చేసుకోండి కాలి ఫ్లవర్ రెండు క్యాబేజి హాఫ్ కేజీ తర్వాతొచ్చి క్యా క్యాప్సికమ్ హాఫ్ కేజీ తర్వాతొచ్చి టమాటోలడిగారు వంకాయలు వేయమంటారా ఫ్రెష్గా ఉన్నాయి ఓకే ఆనియన్ వచ్చి వన్ కేజెస్ తర్వాతఏంది బెండకాయలు వన్ కేజీ ఓకేనా ఇదేనా ఆర్డరు మీ మీ అడ్రస్ కొద్దిగా కన్ఫార్మ్ చేయండి ఓకే అండి అడ్రస్ నోట్ చేస్కున్నాను హోమ్ డెలివరీ చేసేస్తాము ఇంకా హాఫ్ ఆన్ అవర్ పడుతుంది మీరు క్యాష్ డెలివరీ అయినాక ఇస్తారా లేకుంటే ఫోన్ పే చేసేస్తారా ఓకే నా డెలివరీ ఏజెంట్ వచ్చి అక్కడ కాల్ చేస్తారు కొంచం లిఫ్ట్ చేయండి వాళ్ళకి మేబి అడ్రస్ తేలీకపోతే కొంచం గైడ్ చేయండి ఇవన్నీ ప్యాక్ చేసేస్తాము ఇంకేమైనా కావాల కొత్తిమీర కర్వేపాకు పుదీన అల్లము ఓకే అండీ పచ్చిమిరపకాయలు ఓకే ఇవన్నీ ప్యాక్ చేసేస్తాము ఈ రోజు సాటర్డే కదా దేవుడు ఏమన్నా మొక్కుతారా ఆకు అవన్నీ ఏమన్నా కావాల అరిటాకు ఓకే అండీ థ్యాంక్ యూ హాఫ్నవర్లో డెలివరీ చేసేస్తాము క్యాష్ కొంచం డెలివరీ బాయ్ దగ్గర ఇచ్చేయండి ఓకే నా థ్యాంక్ యూ మేడం